నాకిష్టమైన క్రీడ క్రికెట్ అందులో నాకు నచ్చిన వారు ముగ్గురు ఫస్ట్ వన్ సచిన్ టెండుల్కర్ ఎంఎస్ ధోని మూడవది నాకిష్టమైన హీరో నా రోల్ మోడల్ రోహిత్ శర్మా ఫస్ట్ నేను సచిన్ టెండుల్కర్ గురించి తెలియజేయబోతున్నాను అతను విజయాలు రెండు వేల పదకొండు క్రికెట్ వరల్డ్ కప్ విజేత అలానే వంద అంతర్జాతీయ శతకాలు చేసిన ఏకైక క్రికెటర్ రెండు వందల టెస్ట్లు ఆడిన మొదటి ఆటగాడు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న భారతరత్న అవార్డు గ్రహీత ఒకే ఒక్కడు సచిన్ టెండల్కర్ రెండవది ఎంఎస్ ధోని మహేంద్రసింగ్ ధోని ఇతని విజయాలు రెండు వేల ఏడు టి ట్వంటీ వరల్డ్ కప్ విజేత క్యాప్టెన్ అలానే క్యాప్టెన్గా ఉన్న రెండు వేల ఏడవ సంవత్సరం వరల్డ్ కప్ గెలుచుకున్నాడు రెండు వేల పదకొండు క్రికెట్ వరల్డ్ కప్ విజేత రెండు వేల పదమూడు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇతను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అనేక టైటిళ్ళు అందించిన క్యాప్టెన్ ఇతను చెన్నై సూపర్ కింగ్స్లో ఉండి తను సంపాదించిన ఐదు ఛాంపియన్స్ ట్రోఫీస్ని వాళ్ళకందించాడు నెక్స్ట్ మా రోల్ మోడల్ రోహిత్ శర్మా గెలుచుకున్న అవార్డులు మరియు అతని క్రికెట్లో పాల్గొన్న విషయాలు అవార్డులు గ్రహీతను రాజీవ్ గాంధీ రత్న అవార్డును పొందాడు భారతదేశంలో అత్యున్నత క్రీడా గౌరవం ఇతనికి దక్కింది క్రీడలు చేసిన ప్రదర్శనకుగాను ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద మ్యాచ్ అలానే ఇతనికి టీ ట్వెంటీ టీమ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో అనే అవార్డు ఇచ్చాడు అలానే ఉత్తమ టీ ట్వెంటీ ఐ ఆటగాళ్ళలో నెంబర్ వన్గా నిలిచిన ఏకైక నెంబర్ వన్ క్రికెటర్ రోహిత్ శర్మ వన్ డేలో లీడింగ్లో క్రికెటర్ ఇన్ ది వరల్డ్ రెండు వేల పంతొమ్మిది అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనకు పాల్గొన్నాడు అలానే ఎంపికయ్యాడు ఇతను గొప్ప ప్రదర్శనలు ఇచ్చి టెస్ట్ క్రికెట్ రెండు వేల పదమూడు భారత జట్టుకి క్యాప్టెన్ ఓపెనర్గా అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు ఆ సంవత్సరం ఇతను ఏడు సెంచురీలు వరుసగా పొందాడు వన్ డే ఇంటర్నేషనల్ రెండు వేల ఏడు నుండి రెండు వేల పదకండు క్రికెట్ ప్రపంచ కప్ విజేత రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్లో అత్యాధిక పరుగుల సాధించిన ఆటగాడు నెంబర్ వన్ ఆటగాడు రోహిత్ శర్మ